యోగా సాధన ద్వారా మనం మొత్తం దృష్టిని కేంద్రీకృతం చేయ వచ్చు దృష్టిని కేంద్రీకృతం చేస్తు మన వాయువుని కూడా మనం మన ఆధీనంలో ఉంచి ప్రవాహంలో ఉండడానికి కూడా సహాయ పడుతుంది యోగా సాధన ద్వారా ప్రవాహంలో కూడా మనం ప్రవాహం పైన కూడా కూర్చునే శక్తి వస్తుంది యోగా సాధనతో మన దృష్టి మొత్తం కేంద్రీకృత శక్తిని పొందవచ్చు